నా మొదటి ప్రోడక్ట్ అంటే అదీ సెల్ఫోన్

సాంగ్స్ కానీ వినచ్చు అలాగే కమ్యూనికేషన్ కూడా అంటే మనం మన దూరపు బంధువులతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఎప్పడికప్పుడు కాంటాక్ట్లో ఉండచ్చు ఇంకా వస్తే మన ఇప్పుడు మన సెల్ఫోన్లో బ్యాంక్కి వెళ్ళకుండా మనం ఇందులోనే మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు యూపిఎస్ ద్వారా అలాగే మన అత్యవసర సమయాల్లో కూడా మనకు సెల్ఫోన్ చాలా ఉపయోగపడుతుంది ఫోన్లో మనం వీడియోస్ ఇంకా ఫోటోస్ తీసుకోవచ్చు వాటిని మనం ఎప్పుడు కూడా భద్రపరచుకోవచ్చు ఎక్కడకి వెళ్ళకుండా కొన్ని కొన్ని ఫోన్లో ఇంక మనకి అది రిమోట్ లాగా పనిచేస్తుంది టీవీకి టీవీ టెలివిజన్కి మన రిమోట్ కనపడకున్నా మన ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు అలాగే మన సెల్ఫోన్లో ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా తెలుసుకోవచ్చు యూట్యూబ్లో కానీ వికీపీడియాలో కానీ వెళ్తే ఎడ్యుకేషన్ గురించి చాలా ఉంటాయి మనం పాఠశాలకు వెళ్ళకుండా కూడా ఇప్పుడు ఫోన్లోనే చాలా మంది చదువుకుంటున్నారు అలాగే మనం ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టెక్స్టింగ్ చేసుకోవచ్చు అంటే మెసేజ్ టైప్లో మనం ఫోన్ ఉండడం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ తెలుసుకోవచ్చు మన ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఏమేం అవసరాలు ఉంటాయి ముందు ముందు ఏమేం జరగబోతుంది అలాంటివి అలాగే ఎప్పుడు మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేసుకోవాలనుకున్నా కానీ ఫోన్లో అసలు అక్కడా ఇంటర్నెట్ ద్వారా అక్కడేం సదుపాయాలున్నాయి మనం ఏ హోటల్లో ఉండచ్చు ఏ బస్ ఎక్కితే ఎక్కడికెళ్తాం ఇలాంటి మరిన్ని ఎన్నో విషయాలు ఫస్ట్ ప్రోడక్ట్ అంటే ఫోన్ ద్వారా తెలుసుకున్నాను